సాంస్కృతిక వారసత్వాన్ని పరిరక్షించటంలో తెలుగు చాలా బాగా ఉపయోగపడుతుంది మన భారత దేశంలో చెప్పుకోవాలంటే ఎన్నో రకాల నృత్యాలు ఎన్నో రకాలైనటువంటి పండుగలు చాలా ఉన్నాయి అందులో మొదటిగా చెప్పాలంటే బుర్రకథలు హరికథలు ఒగ్గు కథ ఇంకా జానపద నృత్యాలు ఇంకా హరిదాసులు సంక్రాంతికి వచ్చే హరిదాసులు వీళ్ళందరూ కేవలం అంటే కేవలం మన తెలుగు భారతదేశంలో మాత్రమే కనపడతారు వీళ్ళు కూడా ఏంటంటే తెలుగు పాటలు పాడుతూ తెలుగు ప్రవచనాలే చెబుతూ చాలా బాగా మాట్లాడుతూ ఉంటారు ఇవన్నీ కూడా మనల్ని మనకి బాగా అర్థమయ్యే రీతిలో మనల్ని మంచి మార్గంలో పెట్టడంలో ఉపయోగపడుతూ ఉంటాయి తెలుగు ప్రాముఖ్యత ఏంటి అని అడుగుతే తెలుగు అనేది ఒక అందమైన భాష ఇందులో వ్యాకరణం ఇంకా హల్లులు అచ్చులు ఒక పద్యాలే తీసుకున్నట్లయితే అందులో మీకు ఒక ప్రా ప్రాసెస్లో అది ఉంటదనమాట అంటే ఇప్పుడు సీసం పద్యం ఇంకా ఉత్పలమాల పద్యం చంపకమాల పద్యం అనేసి మనకి టెస్ట్ బుక్లో చిన్నప్పుడు ఇస్తారు నేను ఎయిత్ క్లాస్ చదివే టైంలో అందులో చాలా వరకు ఈ పద్యాలు ఉండేవి అనమాట అంటే నన్నయ తిక్కన ఎర్రన కవిత్రయం వారికి మాత్రమే ఈ పద్యాల్లో తెలుగు భాషలో అలంకరణలు అనేది ఎక్కడెక్కడ పెట్టాలి అనేది తెలు మనకి అందులో కనిపిస్తూ ఉంటుంది అంటే ఇప్పుడు చూడండి ఒకే పదాలు కూర్పు అనేది అందులో వేరుగా ఉంటుంది అంటే ఒకే పదాలు నానార్థాలు పర్యాయపదాలు వచ్చే విధంగా దాన్ని ఒక పద్యంలో ఇంక్లూడ్ చేయడం జరుగుతూ ఉంటుంది నేను అది ఏంటంటే చల్లుల ఆలకించుట అనే ఒక కృష్ణుడికి సంబంధించినటువంటి ఒక లెసన్ ఉండేది అది అందులో చూసినట్లయితే అన్నీ కూడా చాలా సంస్కృత పద్యాలు అనేవి ఉంటాయి అందులో చూసుకున్నట్లయితే మా తెలుగు మాస్టారు అయితే చెప్పేవారు అనమాట అందులో అలంకరణ అనేది చాలా స్పష్టంగా మనకి కనిపిస్తూ ఉంటుంది ఒక్కొక్క దానికి పక్కన సీస పద్యం అని ఉత్పలమాల పద్యమని అని అక్కడ మనకి మెన్షన్ చేయడం అనేది జరుగుతుంది అంతేకాకుండా మన కా మన తెలుగు భాషలో గనుక చూసుకున్నట్లయితే ప్రత్యేకించి కొన్ని రాష్ట్రాల్లో కొన్ని ప్రాంతాల్లో పల్లెటూరులో మనకి ఈ యొక్క హరికథలు అలాంటివి జరుగుతూ ఉంటాయి పు పురాణాలు చెబుతూ ఇంకా గ్రంధాలు ఇంకా భారతం రామాయణం అందులో ఉన్న క్యారెక్టర్స్ గురించి చెబుతూ ప్రజలకు అర్థమయ్యే విధంగా చేసేవారు ఇంకా సంక్రాంతి టైంలో హరిదాసులు అనే వారు కూడా వాళ్ళ యొక్క భక్తి పాటలతో అందరినీ మెప్పించేవారు తెలుగు అనేది ఒక మంచి లాంగ్వేజ్ అని నేను నమ్ముతున్నాను